మాకు దగ్గరలో ఎస్కెఎస్టి మహిళా కళాశాల అనే ఒక విద్యా సంస్థ మా ప్రాంతంలోనే ఉంది ఈ మహిళా కళాశాలలో ఇంటర్ నుండి మొదలుకుని డిగ్రీ పీజీ వంటి వాటితో పాటు టిటిసి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ కళాశాలలో ఇంటర్లో ఎంపీసీ బైపిసి సిఇసి హెచ్ఈసి ఇంకా పలు రకాల కోర్సులు అలాగే డిగ్రీ స్థాయిలో డీఎస్సీ బిజెడ్సి బిఏ బీకాం బీకాం కంప్యూటర్స్ వంటి కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మరియు పోస్టు గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఎంబీఏ ఎంసీఏ కోర్సులు ఉన్నాయి అలాగే టిటిసి చదవాలనుకునే వారికి కూడా ఈ కళాశాలలో అవకాశాలు ఉన్నాయి మా ప్రాంతంలో విద్యార్థులు తదుపరి అంటే పెద్ద చదువులు కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మా ప్రాంతంలో అన్ని సంస్థలు ఉన్నాయి అయినప్పటికీ కొంత మంది విద్యార్థులు వారి చదువుల నిమిత్తం పొరుగు ప్రాంతాలు వెళతారు